హలో అండి నా పేరు వచ్చి రాధా నేను మీ సైట్లో ఒక ప్రోడక్ట్ బుక్ చేశాను ఏంటంటే బెడ్షీట్ సెట్ రెండు బెడ్షీట్ సెటు పిల్లో కవర్స్ వచ్చి నాలుగు బుక్ చేశాను మలొచ్చి దివాన్ సెట్ది దాని కవర్స్ మలొచ్చి దాని మీద ఉన్న కుషన్ కవర్స్ కర్టన్స్ ఒక ఫోర్ బుక్ చేశాను చిన్నసైజ్ కుట్ట కర్టెన్స్ రెండు పెద్ద సైజ్ కర్టెన్స్ నాలుగు బుక్ చేసి ఉన్నాను నిన్న వచ్చింది యాక్చువల్గా నిన్న వచ్చి రివ్యూ చేద్దాము అనుకోని చెప్పి రివ్యూ చేద్దాము ఎలా ఉంది మీకు తెలియ చేద్దామని అనుకున్నాను టైం దొరకలేదు సో ఈరోజు చేస్తున్నాను నిన్న ఓపెన్ చేశాను నేను అనుకున్న క్వాలిటీ కంటే చాలా అంటే చాలా బాగుందండి నేను యాక్చువల్గా బెడ్షీట్ వచ్చి పిల్లో పిల్లోడు నాతో పాటి ఇప్పుడు పడుకుంటున్నాడు ముందు చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు ఉయ్యాలో పడుకుంటున్నాడు ఇంకా పిల్లోడిని నా పక్కనే పడుకోబెట్టుకోవాలి అని చెప్పి తనకు కంఫర్ట్గా ఉండాలని చెప్పి కాటన్ది బుక్ చేశాను లెనిన్ లెనిన్ బెడ్షీట్ ఒకటి కాటన్ బెడ్షీట్ ఒకటి ఆర్డర్ పెట్టాను చాలా అంటే చాలా బాగుందండి చాలా కంఫర్ట్గా ఉంది చాలా మెత్తగా ఉంది నా పిల్లోడికి వచ్చి కొంచెం కంఫర్ట్గా బాగా ఉండాలని చెప్పి నేను చూసి బుక్ చేశాను ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ అయినా క్వాలిటీలో కాంప్రమైజ్ అవుతారేమో అనుకున్నాను కానీ చాలా బాగుందండి పిల్లో కవర్స్ దాని దానికి తగిన కలర్లోనే మ్యాచింగ్గా ఇచ్చారు సెట్ బాగుంది నాలుగు పిల్లో కవర్స్ బాగుంది ఇంకా ఈ దివాన్ కవర్ విషయానికి వస్తే చాలా బాగుందండి నేను ఆ రేట్కి అంత అంత మంచి క్వాలిటీ వస్తుందని అనుకోలేదు ఎందుకంటే మా హాల్లో వచ్చి దివాన్ ఏ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ దానికి మంచిది మంచి కలర్ మెరూన్ కలర్ వేయాలి అని చెప్పి చాలా చాలా వెతికాను చాలా సైట్స్లో నాకు బట్ కలర్స్ అన్నీపెద్దగా అంత అట్రాక్టివ్గా అనిపించలేదు ఎందుకంటే ఆ కలర్లో ఉంటే కొంచెం లైటింగ్ చాలా బాగుంటుంది ఎందుకంటే నా నైబర్స్ రిలేటివ్స్ అంతా చాల మంది వచ్చి పోతు ఉంటారు అప్పుడప్పుడు ఇంకా నెక్స్ట్ ఫెస్టివల్ సీజన్ కదా ఇంక వస్తారు మా బంధువులంతా ఊరు నుంచి వస్తారు కొంచెం బాగుండాలి అని చెప్పి నేను ఆర్డర్ పెట్టాను మెరూన్ కలర్ది చాలా బాగుందండి నిన్న వేసాను నా పక్కింట్లో నుంచి పాప వచ్చి చూసి చాలా బాగుంది అక్క ఎక్కడ తీసుకున్నారు మీ సైట్ డీటెయిల్స్ అన్నీ తీసుకున్నింది ప్రైస్ చూసి అసలు షాక్ అయిపోయింది ఇంత ఇంత ప్రైస్ రేట్లో ఇంత బాగొచ్చింది నేను లాస్ట్ మంత్ వేరే సైట్స్లో ఆర్డర్ పెట్టాను అది అసలు బాగలేదు వన్ మంత్కే వాష్ చేశాను కలర్ పోయింది రెండు మూడు చోట్ల కుట్లు వచ్చేసినాయి అని చెప్పింది ఇది అయితే బాగుంది నాకు తెలిసి కలర్ కూడా ఫెడ్ అవదు అనుకుంటాను నేను దాన్ని వన్ మంత్ వాడి ఉతికిన తర్వాత మళ్ళీ ఎలా ఉంది దాన్ని మీకు రివ్యూ చేస్తాను తప్పకుండా తర్వాత కర్టెన్ విషయానికి వస్తే మా ఇంట్లో డబల్ బెడ్రూమ్ ఉంది విండోస్ విండోస్ కర్టెన్ కూడా టూ ఆర్డర్ పెట్టిన్నాను విండోస్ బెడ్రూమ్లో ఒకటి ఉంది విండో వచ్చి మళ్ళీ హాల్లో ఒక విండో ఉంది రెండిటికీ తర్వాత బెడ్రూమ్ టూ బెడ్రూమ్స్కి టూ కర్టన్స్ మళ్ళీ మెయిన్ హాల్కి ఒక కర్టెన్ ఆర్డర్ పెట్టిన్నాను నాలుగు చాలా బాగున్నాయి నేను దివాన్ సెట్గా ఆర్డర్ పెట్టాలని హాల్ కర్టెన్ వచ్చి మెరూన్ కలర్ బెడ్రూమ్ కర్టెన్ వచ్చి బెడ్రూమ్లో ఉండే బెడ్షీట్కి మ్యాచింగ్గా ఉండాలని అవి రెండు వేరే వేరే బ్లూ కలర్లో ఒకటి స్కై బ్లూ కలర్లో ఇంకోటి పింక్ కలర్లో ఆర్డర్ పెట్టాను మూడు కర్టెన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి విండో క విండో కర్టెన్స్ అయితే నేను డోర్ కర్టన్స్కి మ్యాచింగ్గా ఉండాలని ఆర్డర్ పెట్టాను మెరూన్ కలర్ అది కూ అది కూడా చాలా బాగుందండి తరువాత బెడ్రూమ్ విండోస్కి కూడా ఆర్డర్ పెట్టిన కర్టెన్స్ కూడా బాగుంది అది స్టిచెస్ అన్నీ కూడా లూజ్గా లేకుండా స్టిచెస్ అన్నీ చాలా టైట్గా ఇచ్చిన్నారు నేను యాక్చువల్గా మామూలుగా బెడ్షీట్లు విన్ పిల్లో కవర్స్ అన్ని తీస్తే మా అత్తమ్మ టైలరింగ్ తెలుసు తనకి తన దగ్గర ఇచ్చి పైకుట్టు వేయించుకుంటాను కానీ వీటికి అవసరమే లేదండి స్టిచెస్ అన్నీ చాలా స్ట్రాంగ్గా ఉంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఇవన్నీ కలిపి అరౌండ్ ఫోర్ థౌసండ్ఏ అయ్యింది నేను వేరే సైట్లో ఆర్డర్ పెట్టి ఉంటే మాత్రం ఐదు వేల ఆరు వేలు పైన అయ్యి ఉంటుంది నాలుగు వేలకు నాకు ఎంత మంచి ప్రోడక్ట్ సెండ్ చేసిన మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇక మీదట నేను ఇంటికి కావాల్సిన ఇలాంటి బెడ్డింగ్ సెట్స్ తర్వాత వచ్చి టవల్స్ ఇవన్నీ కూడా మీ దగ్గర ఆర్డర్ పెట్టాలని నిన్న ట పిల్లోడికి టవల్స్ కావాలి మళ్ళీ వచ్చి బెడ్డింగ్ సెట్స్ కొన్ని ఉన్నాయి అవన్నీ కావాలని సు చూస్తున్నాను అవి కూడా నెక్స్ట్ ఆర్డర్ పెడతాను ఈ ఆర్డర్ రావుగా రాగానే దాని క్వాలిటీ బట్టి నెక్స్ట్ ఆర్డర్ పెడదామని అనుకుంటు ఉన్నాను ఈ ఆర్డర్ చాలా అయితే చాలా బాగుదండి నాకు బాగా నచ్చింది నేను తరచు మీ దగ్గర షాపింగ్ చేస్తాను నాకు తెలిసిన నా ఫ్రెండ్స్కి నా నైబర్స్కి అందరికి కూడా మీ సైట్ని నేను రికమెండ్ చేస్తాను చాలా అంటే చాలా బాగుందండి ఇలాంటి సర్వీస్ఏ ఇవ్వండి చాలా కష్టమర్స్ వస్తారు మీకు మంచి పేరు కూడా దొరుకుతుంది బెడ్షీట్ అయితే నా పిల్లోడికి ఆ కలర్ చాలా బాగా నచ్చింది హీ లవ్ హీ లవ్స్ వెరీ మచ్ చాలా చాలా థాంక్స్ అండి ధన్యవాదాలు